హాలో ట్యాక్సీ వారా అండి మేము ట్యాక్సీ బుక్ చేసుకోవాలండీ మేము తిరుమలాకి వెళ్ళాలండి మీరు మాకు దగ్గా అదే తిరుమలాకు డిస్టెన్స్ దగ్గరగా ఉన్నారా అండి లేకుంటే మీకు అందుబాటులో ఉన్న ఏదో ఆటో అయినా పంపించండి మేము వెళ్ళాలండి తిరుమలాకి